నా సమూహంలో క్రీడల పాత్రలు ఎన్నో ఉన్నాయి ప్రస్తుతానికి తీసుకున్నట్లయితే నా సమూహం అంటే నా మిత్రులు సమూహంలో ఏమేమి ఉందంటే క్రికెట్ కాని వాలీబాల్ కాని కబడ్డీ కాని ఇలా ఎన్నో క్రీడలు చేస్తుంటారు కానీ ఎక్కువగా నచ్చిన విషయమేమంటే కబడ్డీ ఒక ఈ పక్క ఒక ఆపోజిట్ టీం ఆ పక్క ఒక ఆపోజిట్ టీం మంచిగా ఉంటుంది అంతేకాకుండా క్రికెట్ ఆడేటప్పుడు ప్రతి ఒక్క మనిషిని మే మేము ఎంచుకున్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా క్రికెట్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కరు మేము చేసే విషయం ఏమిరా అంటే మేము తీసుకునే విషయాలు వచ్చేసరికి క్రికెట్ ఎవరు బాగా ఆడతారో బ్యాటింగ్ ఎవరు బాగా వేస్తారు వాళ్లని మేము వదులుతాము బౌలింగ్ వేసే వాళ్ళని మంచిగా పెట్టుకుని ఆపోజిట్ లో అంటే ఎదురుగా ఉన్నా వా యొక్క టీం ఏం చేస్తామంటే బలపరచడానికి చూస్తుంటాము ఎందుకంటే మేము ఎక్కువ రన్నులు సాధించి ఆ యొక్క రన్ను ని వాల్ ని రానివ్వకుండా చేయడమే మా యొక్క ఒక పెద్ద ప్లాన్ అంటాము అంతేకాకుండా వావి ఆ విషయం చేసేటప్పుడు ఎంతో సరదాగా ఉంటుంది ఎంతో నవ్వుతూ ఆడుకుంటూ ఉంటాం అంతే కాకుండా ఏ ఒక్క పిల్లవాడైన ఏ ఒక్కడు తన యొక్క జీవితాన్ని అక్కడ నుండే ప్రారంభిస్తాడు అందుచేత జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని ఆనందిస్తూ అనుభవిస్తూ వెళ్ళండి ఎందుకంటే ఆ యొక్క విషయాలు మనం అనుకున్న గాని తిరిగి రావు అందు అందు చేత ప్రతి ఒక్కరు సంతోషంగా ఆడండి అంతేకాకుండా మా యొక్క సమూహంలో ఎన్నో క్రీడలు ఉన్నాయి అంతేగా ప్రతి ఒక్క పాత్రను మేము చూస్తాము అంతేకాకుండా మా యొక్క సంతోషకరమైన సంఘాలు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఉంటారు ఉపాధిని వ్యాపించితుంది నా యొక్క మిత్రుడు ప్రస్తుతం వచ్చేసరికి ఒక క్రికెట్ కోచ్ గా ఉన్నాడు అంటే ఒక క్రికెట్ ని నేర్పించే ఒక ఉపాధ్యాయుడుగా మారాడు ఎన్నో పిల్లలకి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఆ యొక్క పట్టుదల ఉండాలి అంతేకాకుండా జీవితం అనేది ప్రతి ఒక్కరూ ఆనందించాలి ప్రతి ఒక్క విషయాన్ని ఆనందించాలి అలా నా యొక్క మిత్రుడు సమూహంతో క్రీడలు ఎంతో ఆనందిస్తాం ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క పాత్రను దాని తగినట్టుగా ఇచ్చి ప్రతి ఒక్కరితోను ఆడిపిస్తాము అలా క్రీడను ఆడేటప్పుడు ప్రతి ఒక్కరు నచ్చుతుంది కబడ్డీ ఆడేటప్పుడు అయితే ఇంకా ఇంకా సంతోషాన్ని కలిగిస్తుంది అటుపక్క ఉండే ఆపోజిట్ టీం మా టీం కాని ప్రతి ఒక్కరు ఎంతో సంతోషకరంగా ఆడుతుంటాము ప్రతి ఒక్కరిని బాధపరచకుండా తగలకుండా ఎంతో సంతోషంగా ఆ యొక్క క్రీడలని ఆడుతుంటాము అంతేకాకుండా ఇలా క్రీడలు ఎక్కువ ఆడటం వల్ల ఉపాధిని పెంచుతుంది అంటే ఖచ్చితంగా పెంచుతుంది ఎందుకంటే ఎవరు ఎలా వెళ్లాలి అనేది తన యొక్క చేతిలో ఉంటుంది అలా ఒక క్రీడకు సంబంధించిన బాగా ఆడతారా అంటే అతను ఖచ్చితంగా ఒక క్రీడాకారుడిగా ఖచ్చితంగా తన జీవితంలో రాగలడు అలా ప్రతి ఒక్క విషయంలోనూ మా యొక్క సమూహం క్రీడలలో ఎంతో సంతోషకరమైన సంఘంగా ఉంది